మేము ఒక పదార్థాన్ని ఆర్డర్ చేసాం ఆర్డర్ చేసి మళ్ళీ దాన్ని రద్దు చేసిన రద్దు చేసినప్పటికీ మా నగదు మాకు తిరిగి ఇంకా ఇవ్వలేదు అయినప్పటికీ మేము మీకు ఫిర్యాదు చేసాం కానీ ఇంకా మాకు తిరిగి ఇవ్వాల్సిన నగదును అయితే మీరు ఇంకా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని ఎందుకు ఆలస్యమైందని మీ హోటల్కు మా నుంచి ఫిర్యాదు అయితే వచ్చింది అయినప్పటికీ మా నగదు మాకు తిరిగి ఇచ్చేయమని దేనికైతే ఆలస్యమైందో దాన్ని ఒక లేఖ రూపంలో మాకు అందించమని ఆర్డర్కి మేము ఎంత చెల్లించామో ఆ నగదు మొత్తాన్ని మాకు తిరిగి ఇచ్చేమని మేము కోరుతున్నాం